మా ఫ్రెండ్స్ అంతా కలిసి మెరీనా బీచ్కి వెళ్ళాలని ముందే మాట్లాడుకొని మాట్లాడుకున్న ప్రకారం అందరూ వచ్చారు వచ్చిన వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము ముందే ఎక్కాము వెళ్ళిన వెళ్ళిన వెంటనే ఆ నీళ్ళను చూడగానే మాకు చాల సంతోషంగా దూకాలి అనిపించింది చూడడానికి చాలా భయంకరంగా ఉంది కానీ వెళ్ళి మేము కూడా స్విమ్ చేసాము చాలా బాగానే ఉంది అందరు ఒకరికొకరు ఆడుకుంటు దొర్లుకుంటు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఒక ధర్మకోల్లో చేసిన ఒక విండ్లాగా తెచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారు దాంతో అక్కడక్కడ వేసుకుంటూ క్యాచ్ చేసుకుంటు ఆ సముద్రంలో మేము జాలీగా హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము జాలిగానే ఉంది దూకిన తర్వాత అందరికీ ఆకలి వేసి మళ్ళీ ఒడ్డుకు వచ్చి వచ్చి మొక్కజొన్నలు తీసుకొని తిన్నాము అక్కడ అయితే ఫుడ్ బాగా లేదని చాలామంది చాలా చెప్పారు సో అందుకని మొక్కజొన్నలు తీసుకున్నాము తిన్నాము ఓకే అన కడుపు నిండింది అన్న అంతవరకు తినేసి మళ్ళీ దూకడానికి వెళ్ళాము వెళ్ళాము దూకిన తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అక్కడికి వచ్చిన చిన్నపిల్లల్ని మేము తీసుకొని ఒడ్డుకి ఒడ్డు నుండి లోపలకి తీసుకురావడం మళ్ళీ తీసుకువెళ్ళడం అలా ఆడిపిస్తు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము దాంతోపాటు పడవలు వచ్చాయి పడవల్లో ఎక్కాలంటే మాకు చాలా చాలా రోజులుగా ప్లాను మాట్లాడుకున్నాము ఒక అమౌంట్ అయితే మాట్లాడుకొని అందరు ఎక్కాము వెళ్ళాము వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు చేపలు పట్టారు దాన్ని చూడగానే మేము కూడా పట్టాలి అనేసి వాళ్ళని అడిగాము వాళ్ళు కూడా సరే పట్టనీలే అని చెప్పేసి వాళ్ళు ఇలా పట్టాలి ఇలా పట్టాలి చేపించారు మేము ఆ వలను అలా ఇసిరి ఇలా ఇసిరి కొద్దిగా వాళ్ళంతా కాకుండా కొంత అయితే మేము పట్టాము మాకు చాలా హ్యాపీ అయ్యింది ఆ ట్రిప్ అయితే మాకు చాలా చాలా ఇష్టమైంది మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఒక్కడు మిస్ అయ్యాడు వాడికి చెప్పాము ఫోన్ చేసి ఇలా మేము చాలా హ్యాపీగా ఇలా బోట్లలో తిరుగుతున్నాము తిరుగుతున్నాంరా అని చెప్తే నన్ను వదిలేసి వెళ్ళారు కదరా అనేసి మళ్ళీ ఇంకో వచ్చి ఇంకోసారి రావచ్చులేరా అని చెప్పాడు మళ్ళీ అటు నుంచి ఆ బోట్లో ఒడ్డుకి వెళ్ళాలి అంటే అలలు కొద్దిగా తగ్గిన వెంటనే రావాలి అనేసి ఆ బోట్ తోలే ఆయన చెప్పాడు మేము అలానే ఆ నీళ్ళను చూసుకుంటు అందులో ఉండే చేపలని చూసుకుంటు హ్యాపీగా గడిపాము ఆ టైం అయితే అక్కడ ఉండే టైం అసలు పోవడమే తెలియడం లేదు నీళ్ళలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది అలా అని అటు నుంచి ఆ బోట్లు ఒడ్డుకు వచ్చాయి ఒడ్డుకి వచ్చిన వెంటనే ఆ చేపలు దొర్లుకుంటు దొర్లుకుంటు మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఆ నీళ్లలో దూక్కుంటు ఉన్నాయి అది చూస్తు చూడగానే ఆ ఫొటోస్ పట్టుకున్నాము వీడియోస్ తీసుకున్నాము అలాగే నేను దూకుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర మొబైల్స్ ఇచ్చి ఫొటోస్ పట్టుకోండిరా మనకు వచ్చిన ఒక గ్రేటెస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ రా ఇవంత హ్యాపీగా ఉందిరా ఇది మనకి జ్ఞాపకంగా ఉంటుంది అని చెప్పి వాడితో చెప్పి ఫొటోస్ పట్టుకున్నాను వీడియోస్ తీసుకున్నాము అవి అంతా తెచ్చి మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి అనేసి అందరికీ చెప్పి బాగా పట్టుకున్నాము ఆ తర్వాత చేపలను పట్టారుగా ఆ చేపలను కూడా మేమే తీసుకొని కొన్ని అక్కడే ప్రిపేర్ చేసుకున్నాము అది ఏదో ప్లాన్ చేసుకొని ఏదోలా ప్రిపేర్ చేసుకొని తిన్నాము